ఒక పుస్తకం కవర్ని చూసి మనం అంచనా వేయలేము ఉదాహరణకి మెరిసేదంతా బంగారం కాదు నేను ఈ మధ్యనే ఒక కథా నాయకుడి యొక్క చరిత్రను తెలుసుకోవడానికి ఒక పుస్తకం కొనుక్కున్నాను అందులో పైన చూడటానికి మాత్రం చాలా ఆకర్షణీ ఆకర్షణీయంగా పళ్ళు అంశాలన్నింటినీ వ్రాసి ఉన్నారు నేను ఆశగా తెరిచి చూస్తే మొత్తం చదివాక నేను ఊహించినంతగా ఆ కథ ఏమీ లేదు అదేవిధంగా మనం మనుషుల్ని కానివ్వండి ఇంకా ఎటువంటి బుక్స్ని కానివ్వండి ఎటువంటి ప్రదేశాలని కానీ మనం చూసిన వెంటనే అదిలా ఉంటుంది అని మనం ఊహించుకోకూడదు ఎందుకంటే ఊహలు కొన్నిసార్లు నిజాలు అవుతాయి కొన్నిసార్లు అబద్దాలు కూడా అవ్వచ్చు కాబట్టి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా మనం నిజా నిజాలు తెలుసుకొని తీసుకోవాలి